సార్ సార్ అది టీవీఎస్ ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అనేది ఒక బైక్ కావాలండి మా తమ్ముడికి తీసుకుందామని చూస్తున్నాం ప్రైజ్ డీటెయిల్స్ ఫీచర్స్ ఎట్లున్నాయో కొంచెం చెప్తారా ఒక టూ త్రీ డేస్లో తీసుకుందామని చూస్తున్నామండి అంటే బేస్డ్ ఆన్ దట్ అంటే బేస్డ్ ఆన్ దట్ ప్రైజ్ అండ్ ఫీచర్స్

ఈఎంఐలోనే పే చేస్తామండి

ఓకే

ఓకే

ఓకే

నెగోషియేట్ ఏం ఉండదంటారండి సేమ్ అంత ప్రైజ్ అయితే అదే పడుతుందా

ఓకే ఆఫర్ వైజ్ అయితే

ఓకే డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుందండి ఓకే అండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఓకే అండి ఒక టూ డేస్లో మేము వస్తాము అండ్ వి హావ్ టూ విజిట్ అండ్ విజిట్ చేసి కండిషన్ ఎట్లా ఉందో చూసుకుని మైలేజ్ కూడా అంటే టెస్ట్ డ్రైవ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మేము మీకు ఏమని అక్కడ చూస్తామండి వస్తాం ఒకసారి విజిట్ చేస్తాం కంపనీ వచ్చి విజిట్ చేసి దెన్ విల్ టేక్ ఏ డెసిషన్ అండి త్యాంక్ యూ యా త్యాంక్ యూ త్యాంక్ యూ